నేను వంటలు వండే ప్రదేశానికి వెళ్ళాను వెళ్ళిన తరవాత అక్కడ వాళ్ళు ఆ పదార్ధానికి మేబీ ఆ కూరకి ఆ అన్నానికి ఆ బిర్యానీకి తగిన సరుకులను వివిధ రకాల పౌడర్లను ఏ విధంగా ఎంచుకోవాలో వాళ్ళు నేర్పించారు నాకు అక్కడ నేర్పించినవి ఏంటంటే మనం తీసుకు ఇన్ని సంబంధిత ఆర్డర్లను ఇన్ని గ్లాసుల వాటర్ని ఇన్ని గ్లాసుల మెంతులు ధనియాలు జీలకర్ర అలాంటివి తీసుకోవడం మాకు నేర్పించారు ఈ విధంగా కొన్ని ప్రాంతాలలో నేర్పించారు అంతే